మొదట అత్యవసరంగా మనం వంట చేయడానికి వా కావలసిన సాధనాలు ఏంటంటే గ్యాస్ పొయ్యి అప్పట్లో పొయ్యి అప్పట్లో కట్టెల పొయ్యి వాడేవారు ఇప్పుడు అది మారింది గ్యాస్ పొయ్యి వాడుతున్నారు అది లేకుండా మనం వంట చేయలేము అదే కట్టెలపొయ్యికి మూడు రాళ్ళు పెట్టి దానికి కట్టెలు సిద్ధం చేసి మంట పెడతాము అప్పుడప్పుడు అవి మండకపోతే కిరసనాయిల్ కూడా పోస్తాము పేపర్లు చిత్తు కాగితాలు ఇంకా చిన్న చిన్న పుల్లలు కూడా తెచ్చి వేస్తాము మంట మండడానికి ఇంకా అది కాకుండా అత్యవసరంగా మనకి కావలసిన వస్తువులు ఏంటంటే గిన్నెలు మూకుడ్లు ఇలాంటి గెరిటెలు చాలా అవసరం మొదట అన్నం వండడానికి చాలామంది ఇత్తడి గిన్నెలు వాడుతారు అప్పట్లో అయితే కుండలు వాడేవారు కానీ ఇప్పుడు అది మానేసారు అప్ ఇత్తడి దాంట్లో చాలా బరువు ఉంటాయి కొంతమంది ఇత్తడి కొంతమంది రాగి గిన్నెలు కూడా వాడుతారు వాటిల్లో వండుకుంటే బాగుంటుంది అని భావిస్తారు ఇంకా అన్నం వండే గిన్నెలలో కూరలు చేయరు చాలామంది ఎందుకంటే దాని వాసన దీనికి కూడా వస్తుంది ఏమో అని వాళ్ళ అనుభూతి ఇంకా పాలకి ఇంకో గిన్నె ఉంటుంది పెరుగుకి వేరే గిన్నె పెడతారు అలా మా మాంసాహారానికి వేరే గిన్నెలు పెడతారు ముఖ్యంగా మాంసహారాలు వండిన గిన్నెలలోకూరగాయలు కూరగాయలు చేయరు ఎందుకంటే ఏ రోజైనా వాళ్ళు ఆ మాంసహారం తినని రోజు ఉన్నది అనుకో దాని రోజు వీళ్ళు కూరగాయలు దాంట్లో తినరు కాబట్టి మాంసాహారానికి సపరేట్ గిన్నెలు పెడతారు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే పాలు పాలగిన్నె ఎవరు కానీ వేరే దానికి దేనికి వాడరు ఎందుకంటే పాలగిన్నె వేరే దానికి వాడినాం అనకో అది పగిలిపోతాయి పాలు ఇంకోసారి కాగిపెట్టినప్పుడు చల్లగిన్న ఉంటుంది అది మజ్జిగ చేసుకుని అది దాంట్లో మాత్రమే పోస్తారు వేరే గిన్నెలో పొయ్యరు కొన్ని గిన్నెలు ఉంటాయి అది కేవలం గుడ్లు వేసుకోవడానికి వాడుతారు ఎందుకంటే అది నీసు కాబట్టి ఇంకా ప్రెజర్ కుక్కర్ ఇది ఆహారం తక్షణం వండడానికి ఉపయోగిస్తారు ఇంకా స్లో కుక్కర్ కూడా వాడతారు అంబాయిలర్ అంబాయిలర్ వంటను తయారు చేయడానికి అభివృద్ధి పొందింది మెరుస్తున్న కొబ్బరిపొడి కార్న్ పౌడర్ పిజ్జాడోన్ మరియు ఇతర వస్తు రుచులు చేసుకోవచ్చు ఇంకా ఇత్తడి ఇత్తడి తయారు చేయడానికి విభిన్న అగండ బాటలు ఉపయోగిస్తారు ఇంకా మాంసాహారాన్ని ఇతర ఆహారాలను అద్భుతంగా తయారు చేయడానికి ఇత్తడిని ఉపయోగిస్తారు కొన్ని గిన్నెలను ఏమో వేడి నీళ్ళు కాగపెట్టుకోవడానికి ఉపయోగిస్తారు స్లో కుక్కర్ ఇది అంతరాలని ఆహారం నేర్పియడానికి ఉపయోగిస్తారు మరియు ఆహారం వండుతుందని కానీ కూడా ఆరోగ్యమైన రుచిని రుచిస్తారు ఇంకా అప్పట్లో అయితే కుండలలో వండేవారు కుండలలో వండితే అది స్వచ్ఛమైందని భావించేవారం ఇప్పటికైనా కుండలలోనే కొంతమంది వండుకుంటున్నారు ఎందుకంటే అది న్యాచురల్ అని ఉపయో న్యాచురల్ అని వాడుతారు ఇంకా సాంబార్ గిన్నెలు ఉంటాయి అవి పెద్ద పెద్దగా ఉంటాయి అది కేవలం సాంబార్కి మాత్రమే వాడుతారు ఎందుకంటే అంత పెద్ద గిన్నెలల్లో సాంబార్ తప్ప ఇంక ఏమి చేయలేరు కాబట్టి సాంబారు గిన్నెలో సాంబార్కి సపరేట్ ఉంటాయి ఇంకా అప్పలు ఇది ముఖ్యమైనది మనకు తెలిసినది అప్పలు చేయడానికి సపరేట్ కళాయిలు వాడతారు పెద్ద పెద్ద గిన్నెలు పెద్ద పెద్ద గుడాలు వాడతారు ఎందుకంటే అంత పెద్దగా అప్ అప్పలు తప్ప మనము ఇంక ఏమి చేయలేము అది కూడా కొన్ని కొన్నింటికి కొన్ని కొన్ని వాడతారు అంటే కారచుట్లు చేస్తే వాటికి ఒక వస్తువు వాడుతారు ఇంకొక దానికి ఇంకొక వస్తువు వాడతారు కొన్ని గిన్నెలు ఉంటాయి నూనెను పీల్చుకుంటాయి కాబట్టి అన్నిటికీ అన్ని అప్పల గిన్నెలు కూడా వాడరు ఎప్పుడైతే మనం పాల గిన్నెలలో పాల గిన్నెలలో కనుక కూరలు చేశామనుకో ఇంకోసారి పాలు కాగపెట్టుకునేటప్పుడు ఆ పాలు అన్నీ పగిలిపోతాయి కాబట్టి పాల గిన్నెలో ఎప్పుడు అవి పెట్టరు వేరే వస్తువులు ఏమి వండరు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే స్వీట్లను తయారు చేస్తామో అప్పుడు వాటిని సన్న గిన్నెల దగ్గర పెట్టరు అంటే మూత లూస్ గా ఉన్న గిన్నెల దగ్గర పెట్టరు ఆయిల్ క్యానులు అని సపరేట్గా ఉంటాయి ఆ ఆయిల్ క్యాన్లు పెద్ద పైపు వలె ఉంటాయి వాటి కాబట్టి వాటికి ఓన్లీ ఆయిల్ దాంట్లో పోస్తారు గెరిటలు కూడా కూడా చాలా రకాలుగా ఉంటాయి అన్నీ కొన్ని గెరిటలు ఏమో చిన్నగా స్పూన్లలాగా ఉంటాయి చెంచాలు కొన్ని గెరిటలు ఏమో క గుంతల సాంబారు గంటల్లా ఉంటే కొన్ని ఫ్లాట్గా అన్నం వండే గెరిటలు ఉంటాయి కొన్ని సెలాకీలు ఉంటాయి కొన్ని అప్పల గెరిటెలు ఉంటాయి అప్పల గెరిటిలు అంటే దాంట్లో నుండి నీరు కారు పోవా నూనె కాగిపోవాలి నూనె మొత్తం ఆ అప్పలతో రాకుండా కిందకి వెళ్ళిపోవాలని అప్పలు గెరిటలు సపరేట్గా ఉంటాయి ఇంకా గుంతగెరిటలు అంటే పెరుగుకి సాంబార్కి మనం వాడుకుంటాము వాటిల్లో అవి నీరు రకం లిక్వి నీరు రకం కాబట్టి అవి కింద పోకుండా గుంతలా ఉంటాయి మనము ఇంకా మిక్సీ జార్ని వాడుతాము వంట తయారు చేయడానికి సాంబార్లను ఫ్రూట్ జ్యూస్లను తయారు చేసుకుంటాము మరియు ఇతర బ్లేడ్ల నుండి విధాలకు ఉపయోగిస్తాము ఇంకొక ఇంకొక విషయం ఏంటంటే మనము ఎప్పుడైతే మాంసాహారం వండుతామె ఆ గిన్నెలు వెంబటే కడుగుతాం ఎందుకంటే అవి వాసన వస్తాయి కాబట్టి ఆ గిన్నెలలో అవి కూడా సన్నటి మందపు గిన్నెలో వండుతారు సన్నపు గిన్నెల్లో వండరు ఎందుకంటే చాలాసేపు పోయి మీద ఉండి ఉండి ఉండి అవి సెగ వస్తాయి అవి కిందగా మాడినాక మనం రాత్రి గిన్నెల్లో అయితే తోమడం కష్టం కాబట్టి ఇనుపగిన్నెలలో తోము వండుతారు ఎందుకంటే ఆ మసి అంతా అంటుకున్నాక కడగడానికి ఇబ్బంది అవుతుందని రాగి ఇనుపగిన్నెలలో వండుతారు ఇంకా అప్పట్లో ఇనుప గిన్నెలలో ఇనుప బకెట్లు రాతంటి బకెట్లు ఉండేవి అంటే అవి అయితేనే అవి బరువు ఉంటాయి ఇంకా అవి అయితేనే మంచి స్వచ్ఛమైనవి స్వచ్ఛమైనవి అని వాళ్ళ అనుభూతి ఇంకా మనకి చాలా పొయ్యిలు మాత్రం చాలా మారిపోయాయి అప్పట్లో మనం కట్టెల పొయ్యిలే వాడే వాళ్ళం కానీ ఇప్పుడు గ్యా గ్యాస్ పొయ్యిలు వాడుతున్నారు అది ఏంటో కొత్తగా తెలియదు ఇంకా కట్ల పోయ్యి అయితే కట్ల పొయ్యి వాడేటప్పుడు కట్టెలు మాత్రం తడిసి ఉంటే మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది అంటే అప్పుడు కిరసనాయిలు పోసే వాళ్ళం మనం ఇంకా గిన్నెలు చాలా రకాలుగా ఉంటాయి అలా ఎలా అంటే ఎప్పుడన్నా ఏదన్నా శుభకార్యం చేసేటప్పుడు పెద్ద పెద్ద గిన్నెలు తెస్తారు బయట నుండి అవి ఇంట్లో అందరం పెట్టుకోము ఎందుకంటే అంత పెద్ద గిన్నెలు మనకు ఎప్పుడు పనికిరావు అవి చాలా బరువు కూడా ఉంటాయి మన ఇంట్లో పెట్టుకోవడానికి స్థలం కూడా మొత్తం పోతుంది కాబట్టి ఆ పెద్ద అలాంటి శుభకార్యాలకు వాడే గిన్నెలు కొన్ని కొన్ని సార్లు వాడుతాము కాబట్టి కొన్ని అసలు తెచ్చుకోము అవి కూడా పెద్ద పెద్ద ఇనుప గిన్నెలు తెచ్చుకుంటాము ఇంకా బేసన్లు బేసన్లు అంటే మనం పిండి కలుపుకోవడానికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఎక్కువ వంట చేసుకుంటే పే వడ్డించుకోవడానికి వాడుతాము బేసిన్లు కూడా మనకు చాలా ఉపయోగపడతాయి అంటే కొన్ని కొన్ని సార్లు ఎక్కువ ఎక్కువ అన్నం మిగిలిన బేసన్లలో పెట్టుకుంటాం ఇంకా శుభకార్యాలప్పుడు కూడా బేసన్లో పెట్టి వండ్డించుకుంటాము కాబట్టి బేసన్లు కూడా మనకు చాలా ఉపయోగపడతాయి ఇంకా చాలా ఇలాంటి ఒకటి కాదు రెండు కాదు చాలా ఉంటాయి స్టీల్ సామాన్లు ఆ స్టీల్ సామాన్లు కూడా వాడుతాము బాగా